రోజంతటిలో మనకు నీ ఒక అవసరమయ్యే వివిధ పనుల గురించి అంటే మనకి రోజు నీరు అవసరం ఎంతో ఉపయోగపడుతుంది మనం మంచినీళ్ళు తాగడానికి అలాగే వాష్రూమ్కు స్నానానికి అలాగే బట్టలు ఉతకడానికి వంట సామానులు తోముకోవడానికి మళ్ళీ వంట చేయడానికి మొక్కలకు నీళ్ళు వేయడానికి అలాగే గచ్చులు కడగడానికి సామానులు తోముకోవడం పంట పొలాలలో నీరు వేయడానికి క్లీనింగ్కి కూడా నీరు అవసరం చాలా అవసరం ఉంటుంది మంచినీళ్ళు పట్టుకోవడానికి గుమ్మాలు తడపడానికి ఇల్లు కట్టుకోవడానికి నీరు అవసరము చాలా ఉంటుంది ఇంకా చాలా చాలా పనులకు కూడా నీరు ఉపయోగపడుతుంది మనం దీనికి వంటలలో ప్రతి దానికి నీరు అవసరము ఉంటుంది